మాకు ఇష్టమైన పండుగ బతుకమ్మ బతుకమ్మ మేము బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పండుగ మాకు తొమ్మిది రోజులు పాటు జరుపుకుంటాం ఈ బతుకమ్మ పండగని మేము సద్దుల బతుకమ్మ లేదా గౌరీ పండుగ అని చెప్పి ఇక్కడ మేము పిలుస్తూ ఉంటాము నీ బతుకమ్మలో మేము తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల పువ్వులతో ఒక ప్లేట్లో బతుకమ్మని అంటే గౌరీదేవిని పసుపు ముద్దతో చేసి చుట్టూ దాని కిందంతా కూడా పువ్వులని అంతా ఒకదాని తర్వాత ఒక పువ్వుని ఏర్పరచుకొని అలా ఒక పెద్ద వలయం కింద బుట్టలాగా తయారుచేసే పైన గౌరీ దేవున్ని నిలబెట్టి ఒక మా ఇంటికి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి ఆ పువ్వు మీ ఎవరిండ్లల్లో అయితే ఈ బతుకమ్మలు తయారు చేస్తామో ఆ బతుకమ్మ బయటకు తీసుకొచ్చి ఇంటి బయట ముంగిట్లో పెద్దగా ఒక వలయంగా అంటే రౌండ్గా మేము ఏర్పరుచుకుని దాని చుట్టూ మేము అందరం కలిసి ఎంతో కోలాహంతో అలాగే ఆటపాటలతో దాని చుట్టూ మేము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటూ పాటలు పాడుకుంటూ దాన్ని చుట్టూ మేము డాన్సులు చేస్తుంటాం ఇలా మీ తొమ్మిది రోజులు ఎంతకు జరిగిన ఈ పువ్వులన్నిటిని కలిపి లా మేము ఏం చేస్తామంటే లాస్ట్లో బావిలో కానీ ఏదైనా మా ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా కోలనులో కాని ఆ బతుకమ్మని తీసుకొని కలుపుకుంట కలిపేస్తాం కాకపోతే ఈ పండగొచ్చిన తొమ్మిది రోజుల్లో కూడా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈ పువ్వుల్ని తీసుకొచ్చి ఎంత మేము కోలాహలంతో నిండిపోతుందంటే ఇల్లంతా పువ్వులు తీసుకురావడం వెరైటీ పువ్వులు తొమ్మిది రకాల పువ్వులిని సేకరిస్తాము సేకరించి మేము పెద్ద బతుకమ్మ చేస్తామండి లేదు మాకు చిన్న వాళ్ళకి చిన్న బతుకమ్మ ఎవరికైనా ఎన్ని రకాలుగా పువ్వులు తే ఎవరిది అందంగా అలంకరిస్తామన్నది మేము చూసుకుంటాం అలాగే మేము కొత్త బట్టలేసుకుంటాము బతుకమ్మకి మీ ఇంట్లో వాళ్ళందరం కూడా పిండి వంటలు వండుకుంటాము మాయ సకినాలు చేసుకుంటాము అందరికీ పండుకకి లాస్ట్లో మేము మేకలను కూడా వేసుకుంటాము ఇలా ఈ బతుకమ్మ పండుగలో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇది మా బతుకమ్మ ఫెస్టివల్ గురించి మీకు తెలియచేయడం